నమస్కారమండీ బాగానే ఉన్నాము కొంచం హెల్త్ ఇష్యూ వచ్చి బాబు దగ్గరికి వెళ్ళాను పర్లేదు బాగానే ఉన్నాను చూస్తున్నారు బర్త్ డే కదా చూస్తున్నారు చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అక్రమంగా అరెస్ట్ చేయడంతో అరవై ఎనిమిది రోజులు టిడిపి అధినేత మాజీ సిఏం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నాడు ఆ విషయం తెలిసిందే కదా అరెస్ట్ అయిన మొదటి వారం రోజుల నుండి చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి రోజు రోజుకు అన్నీ తీవ్రం కావడం వైద్యులు జైలు అధికారులు బులెటిన్ ఇచ్చారు హెల్త్ బులెటిన్ ఇచ్చారు ఆందోళన చెందుతున్నారు ఇటీవల ఇటీవల బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వైద్యులు నారా భువనేశ్వరికి రిపోర్ట్ అందించారు ఆందోళన సరిగ్గా ఈ ఏమో డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినయి అండీ దానికా డబ్బులెక్కడ నుంచి వచ్చినయి అండీ అన్నీ డబ్బులు

ఆయనకి ఎలా ఉందండీ

సరే